ప్రపంచంలో సమాచారానికి చాలా ప్రాముఖ్యత ఉన్నాది సమాచారం అంటే ఇప్పుడు మన డైలీ లైఫ్ మన జీవన విధానాన్ని కొంచెం ప్రభావితం చేసేటట్టు ఉంటుంది కొంచెం ఇంపాక్ట్ దానిది మన మీద ఉంటుంది అలానే చాలా మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇది చాలా శిక్క్షివంతమైన ఆయుధం కిందకి వస్తుంది ఇది మన నాలెడ్జ్ని పెంచుకోవడానికి మనం ఏమైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు లేకపోతే సొసైటీ సమాజ అభివృద్ధికి లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంటుంది కదా దాన్ని బాగా బలపరిచేందుకు ఉపయోగపడుతుంది సమాచారం సరిగ్గా లభించినప్పుడే ఏదైనా మనం చేసే పనులు మనం నిశ్చయంగా మళ్ళీ గట్టిగ ఉంటాం మన భారతదేశంలో మాత్రం సమాచార స్వేచ్ అనేది చాలా మంచి చట్టం అది అందరికీ సమాచారాన్ని తెలుసుకునే హక్కు అనేది ఉన్నాది ఆ ఉద్దేశంతోటే మనకు సమాచార హక్కు చట్టం అనేది పెట్టడం జరిగింది దీని వల్ల ఏంటంటే మన ప్రజలు లేకపోతే ప్రభుత్వాలు ఆ ప్రభుత్వం ఏమేమి పనులు చేసింది ద దాని వ్యవహారం అనేది ఎలా ఉంది దీన్ని అన్నింటి మీద ఒక ప్రశ్నించే హక్కును మనకు కల్పించింది ఇది ఇది మళ్ళీ మన దేశ పౌరులకు మన పాలకులకు జవాబబ్దారిగా నిలవెట్టేటట్టు చేస్తుంది ఈ రకంగా సమాచారం అనేది చాలా శక్తివంతమైన ఆయుధం అట్నే ప్రజల అధికార ప్రజలను అధికారంలో నిలబెట్టేంత ఒక సాధనం కూడా ఇది సమాచార స్వేచ్ఛ అనేది మనకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ప్రజాస్వామ్యం దాని యొక్క నిజమైన అర్థాన్ని కలిగి ఉంటుంది